నా పేరు అనూష నాకు రైలు ప్రయాణంలో రైలు ప్రయాణం కోసం నేను ప్లాన్ చేసుకుంటున్నాను దానికోసం టికెట్ రిజర్వేషన్లో కోటా వ్యవస్థ ఎలా ఉంటుందో నాకు కొంచెం వివరించగలరా అంటే రైల్వే కోటాలో వృద్ధాప్య కోటా వికలాంగుల కోటా గర్భిణీల కోటా మహిళల కోటా ఇలా చిన్న పిల్లల కోటా ఇలా రకరకాల కోటాలలో రిజర్వేషన్లో ఏ విధంగా ఉంటాయో నాకు దానికి మార్గదర్శకత్వం వహించారా మీరు ఎలా బుక్ చేసుకోవాలి ఇప్పుడు నా ఫ్యామిలీలో చూసుకుంటే ఐదుగురు సభ్యులం ఉన్నాము మేము ఐదుగురులో ఇద్దరు వృద్ధులు ఇద్దరు మధ్య వయస్సు గల ఒక చిన్న బాబు ఆ బాబుకి ఏ కోటాలో రిజర్వేషన్ వర్తిస్తుంది మరియు వృద్ధులకు ఏ కోటాలో రిజర్వేషన్ వర్తిస్తుంది మరియు మధ్య వయస్కులం అయినా మాకు ఏ విధంగా కోటా వర్తిస్తుందో మాకు కొంచెం సమాచారాన్ని అందిస్తే దానికి అనుకూలంగా నేను రైల్వే బుకింగ్ కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి సహాయపడతారు దీనివలన దూర ప్రయాణ చేయడంలో మాకు ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్త కొరకు అవసరం కోసం రైల్వే టికెట్స్ దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకుంటాము ఈ అయిదుగురికి ఏయే కోటాలో టికెట్స్ వర్తిస్తాయో దానికి అనుగుణంగా మాకు కొంచెం సహాయం చేయగలరని మా మనవి